నృత్యాన్ని నేను ఏ విధంగా స్వయంగా స్వయంగా నేర్చుకుంటలేను నేను ఒక డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్లి డాన్స్ నేర్చుకుంటున్నాను డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్లి కాకుండా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాను యూట్యూబ్లో చూసి నేర్చుకుంటూ ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో చూసి కూడా నేర్చుకుంటున్నాను అలా నేర్చుకొని నేను నా భావాన్ని వ్యక్తీకరణ చేయాలనుకుంటున్న ఒక కథ రూప్ కథనానికి ఒక రూపంగా వాడుకోవచ్చు అని అనుకుంటున్నాను ఇప్పుడు ఒక డాన్స్ వేరే పెద్ద పెద్ద డాన్స్ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను అక్కడ నా నృత్యాన్ని వ్యక్తీకరిన్ వ్యక్తపరచాలి అనుకుంటున్నాను ఒక కథ రూపంలో కానీ ఒక స్వీయ ప్రక్రియలో గాని వ్యక్తపరచాలి అనుకుంటున్నాను నేను ఎక్కువగా ప్రక ఎక్కువగా ప్రకటనలను చూసి వాటిలోని భావాలు తెలుసుకొని వ్యక్తీకరించాలి అనుకుంటున్నాను నృత్యాన్ని ఎక్కువగా ఎక్కువగా అన్ని రకాలుగా వాడుకోవొచ్చు నాకు నృత్యం అంటే చాలా ఇష్టం ఆ నృత్యాన్ని వ్యక్తీకరించటం కోసం ఏ విధమైన కష్టంనైన భరించగలను అన్ని రకాల కష్టమైన స్టెప్స్ని కూడా ఈజీగా నేర్చుకుంటున్నాను కష్ట కఠోర సాధన చేస్తూ కథనానికి వాడుకోవాలని చెప్పేసి నేను చాలా కష్టపడి నేర్చుకుంటున్నాను